మన రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపులో తెలుగు భాష ప్రత్యేకమైన కీలకపాత్రను పోషిస్తుంది ఎలా అంటే మన తెలుగు భాష మొదటగా ఆది నుండి ఉన్న భాష ఇది అనేకమైన కవులను తీసుకువచ్చింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవులందరూ మన తెలుగు భాష నుంచి వచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు వేమన కాని నన్నయ కాని తిక్కన కాని ఇలాంటి అనేకమంది కవులు మన తెలుగు భాష నుంచి వచ్చినవారే మన తెలుగు సాహిత్యం ఎంతో పురాతనమైనది మన తెలుగులోని కావ్యాలు అనేక దేశాల్లో ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి అనేది లేదు తెలుగు భాష అనేకులకు ఎంతో మాదిరికరమైన భాష తెలుగులో ఉన్న సాహిత్యం అనేది ఎంతో గుర్తింపు తగ్గ సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో కవులు తెలుగులోని సాహిత్యం నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు వాళ్లు తెలుగు భాషలో గుర్తించింది ఏమిటంటే తెలుగు భాషలో ఉన్న పాండిత్యం అనేది ఎంతో గొప్పదని దాన్ని గ్రహించడంలో ఉన్న తెలివి అనేకులకు ఉందని కానీ దాంట్లో కొందరే కవులు అయి ఉన్నారని వారు తెలిపారు అలాగే ఒక గొప్ప కవి ఏమన్నాడు అంటే దేశభాషలందు తెలుగు లెస్స ఇలా తెలుగు భాష అనేకమైన దేశాలకు మన ఖ్యాతిని చాటి చెప్పింది